వంట అనేది ఆడవాళ్ళు మాత్రమే చేయాలని ఏమీ లేదు మగవాళ్ళు కూడా చేయచ్చు ఎందుకంటే ఈ రోజులలో ఆడవాళ్ళు ఎవరు ఇంట్లో ఉంటలేదు అందరూ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటు బయటికి వెళ్ళిపోతున్నారు కుటుంబం ఆర్థిక భారానికి బరువు అవ్వకండా కుటుంబానికి సహాయం చేయడం కోసం కోసమైనా ఇంట్లో ఉండకుండా వెళ్తున్నారు కాబట్టి మగవాళ్ళు కూడా వంటలో సహాయం చేస్తే వాళ్ళకి ఉద్యోగం చేయడంలో కొంచెం సులువగా ఉంటుంది ఆన్నమాట ఇది ఈ రోజే కాదు ఆదికాలం నుంచి వస్తుంది నల భీమ పకాన్ని కూడా మన పూర్వీకులు ఎందుకన్నారు ఆ రోజులలో కూడా నలుడు భీముడు కూడా వంటలు చేసేవారు కదా కాబట్టి మగవాళ్ళు చేయడంలో తప్పేమీ లేదు మా ఇంట్లో అయితే మగవాళ్ళు వంట మాత్రం చేయరు ఆడవాళ్ళకు ఏ మాత్రంగా సహాయం రారు అందుకే మగవాళ్ళు వంట చేయడం తప్పు కాదు ఆడవాళ్ళకి సహాయపడడం కోసం అన్నా చేయాలి వేరే వేరే ఉద్యోగాల కోసం ప్రాం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కడ బయట హోటలో తినకుండా ఇంట్లో వాళ్ళకు వాళ్ళు వండుకుని తినేలాగా అయినా వాళ్ళకి వంట అనేది ఉపయోగపడుతుంది రేపు పొద్దున్న చిన్నపిల్లలకి ఇప్పటి నుంచిమనం నేర్పించాం అంటే పనులలో సహాయం చేయడం రేపు పొద్దున్న వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళిన చోట వాళ్ళంతట వాళ్ళు వంట చేసుకోగలుగుతారు పెళ్ళి అయిన తర్వాత భార్యకు కూడా సహాయం చేస్తారు వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నా లేదంటే ఏదైనా అవసరం వచ్చిన వంట చేసి సహాయపడతారు